మేము నీరు వడగొట్టడానికి శుభ్రపరచడానికి మేము మేము వడ మేము వడపెట్టే జల్లెడని వడపట్టే జల్లెడని వాడతాము ఇంకాని ఇంకాని ఇంకా నీరుని శుభ్ర ఇంకా నీరుని పెద్ద మొత్తంలో శుభ్రపరచడానికి పెద్ద వడ పెద్ద వడ జడ అనేది ఉంటుంది దా దాన్ దానిలో మనము బిందె మీద అది పెట్టి దానిలో నీళ్ళు పోస్తూ ఉంటే నీళ్ళ లోపల నీళ్ళ లోపల ఉన్న మురికి అంత దానిలో పట్టేసి మన్ శుభ్రమైన నీరు అనేది బిందెలోకి వెళ్తుంది దాని వల్ల ఆ నీరుని మనము త్రాగచ్చు ఇంకా మనము

ఇంకా ఇంకా నీరుని శుభ్రపరచాలి అంటే మనము వేడి నీళ్ళు వేడి నీళ్ళుని కాగబెట్టుకున్న కూడా అందులో ఉన్న